ఎడ్ల బండి అనేది గ్రామీణ ప్రాంతంలో వస్తువులను మరియు మనుషుల్ని తరలించడానికి ఉపయోగించే ఒక పాతరమైన వాహనం ఇది కొన్ని ప్రయోజనాలతో వస్తుంది ఎడ్ల బండి గ్రామీణ ప్రాంతంలో వస్తువులను మరియు ప్రజలను ఒకచోట నుండి మరొకచోటకి తరలించడానికి ఉపయోగపడుతుంది ధాన్యాన్ని ఇంటికి తీసుకురావడం పొలాలకు సరుకులను పంపడం వంటి పన్నులకు ఇది ఉపయోగపడుతుంది ఇది చాలా తక్కువ ఖర్చుతో తయారు చేయబడుతుంది కాబట్టి గ్రామీణ ప్రజలకు ఇది చాలా అందుబాటులో ఉంటుంది ఎడ్ల బండి ఎటువంటి కాలుష్యాన్ని ఉత్పత్తి చేయదు కాబట్టి ఇది పర్యావరణానికి చాలా మంచిది ఇది పల్లె జీవనంలో ఒక భాగం ఇది పల్లె ప్రజలకు చాలా అవసరం ఎడ్ల బండి భారతదేశం మరియు ఇతర సాంప్రదాయంలో ఒక భాగం